డ్రాయింగ్ అనేది నేర్చుకోవడానికి మరి ఏమి లేదండి డ్రాయింగ్ అనేది నేర్చుకోవడానికి ఫస్ట్ తనకి ఇంటరెస్ట్ ఉండాలి ఇంటరెస్ట్ ఉన్న వెంటనే తనకు ఒక బోర్డు మీద జస్ట్ నీకు ఏమి వచ్చో ట్రై చేయి అనగానే తను అసలు వేయగలుతున్నారా లేదా ఫస్ట్ డాట్స్ పెట్టి డాట్స్ నుంచి ఒక ఒక పిక్చర్ గీస్తే ఆ పిక్చర్ని గీయగలుతున్నాడా లేదా డాట్స్ పిక్చర్ మీద చిన్న డాట్స్ ఇప్పుడు త్రీ డాట్స్ మీద ఏమి బోమ్మ వస్తుంది అలా తను తెలుసుకోవాలి తెలుసుకొని అలా చేయగలగాలి ఫస్ట్ అసలు తనకి ఇంటరెస్ట్ ఉందా లేదా మనం తెలుసుకోవాలి కద తెలుసుకున్నప్పుడు మనం ఆ డాట్స్ ద్వారా అతను ఫర్ఫెక్ట్ వేయగలుతున్నాడు లేదంటే తనికి ఇంకా ఎలా ట్రైన్ చేయాలి మనం ఇలా డ్రాయింగ్ ఇస్తే ఇలా డాట్స్ పెట్టి చేయగలుగుతాాడా లేకపోతే ఓన్గా ఓన్గా హ్యాండ్ రైటింగ్ ద్వారా డ్రాయింగ్ అనేది వేయగలుగుతాడా అనేది మనం చెక్ చేయాలి చెక్ చేసి అతనికి మనం ఈజీగా ఎలా నేర్పించాలో అలా తనకు మైండ్ సెట్కి అలా ఈజీగా అర్థమవుతుందో అలాగే మనం తనకి ఈజీగా అనేది కూడా డ్రాయింగ్ అనేది నేర్పించవచ్చు